మా తోటలో నాటిన మొక్కలు చెట్లకు పూలు పూస్తే నాకు ఏమనిస్తుంది అంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే మొక్కల వల్ల చెట్ల వల్ల పర్యావరణం చాలా బాగుంటుంది ఇంకా పూలు చాలా ఉపయోగపడతాయి మొక్కల వల్ల గ్రీనరీ వస్తుంది గ్రీనరీ అంటే మన సమాజానికి ఎంతో ఇంపార్టెంట్ గ్రీనరీ లేకపోతే ఫ్రెష్ ఎయిర్ రావాలంటే మనకు గ్రీనరీ అనేది చాలా ఇంపార్టెంట్ అసలు మొక్కలు నాటడం కోసం ఎన్నో కష్టాలు చేస్తున్నాం మేము నర్సరీ నుంచి మొక్కలు తెస్తాం ఇవి నాటుతాం మొలకెత్తిస్తాం ఒకవేళ వర్షం రాకపోతే ఆ మొక్కలు వేస్ట్ అవుతాయి ఈ మొక్కల కోసం మనం ప్రతి ఒక స్కీమ్ని నిర్వహిస్తారు హరితహారం స్కీమ్ అని మేము చిన్నగా ఉన్నప్పుడు వర్షం పడనప్పుడు ఈ స్కీమ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుండే ఇంకా పూలు పూలు అంటే పెళ్ళైన వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు పెట్టుకోవట్లేదు కానీ మేము చిన్నగా ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు రెండు జడలు వేసుకుని పూలు పెట్టుకుంటే ఎంతో బాగుంటు ఉండే కానీ ఇప్పుడు అలా పెట్టుకోబుద్ది కాదు మమ్మీ వాళ్ళకు పూలు అంటే చాలా ఇష్టం పెళ్ళైన వాళ్ళకు ఎందుకో తెలియదు కానీ చాలా అంటే చాలా ఇష్టపడతారు పూలు పెట్టుకుంటే అందం వస్తుంది పూల వల్ల ఒక సంతోషం వస్తుంది మొక్కలు మొక్కల వల్ల గ్రీనరీ వస్తుంది గ్రీనరీ వల్ల మనకు ఫ్రెష్ ఉంటుంది ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ మొత్తం పూలు పూలు మొక్కలు ఉంటే మనం ఎట్లా ఫీల్ అవుతాం వావ్ అని ఫీల్ అవుతాం కదా సో నాకు మా తోటలో మొక్కలు చెట్లు పువ్వులు పూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది విశాలంగా అనిపిస్తుంది పీస్ఫుల్గా అనిపిస్తుంది ఈ ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే చెట్లు పూలు ఇంకా మొక్కలు ఇవన్నీ ఇచ్చే సంతోషం ఎవరు ఇవ్వలేరు వాటికి నీళ్ళు పోస్తే అవి ఎట్లా పెంచుతాయో మనుషులం మనుషుల కన్నా కొన్నిసార్లు మొక్కలు చెట్లు పూలు బెస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే వాటిని పోసే కొద్ది పెరుగుతు ఉంటాయి ఇంకా చాలా మంచిగా ఉంటాయి మొక్కలు పూలు పండ్లు మా తోటలో నాటిన మొక్కలు చెట్లు పూలు పూస్తే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది చాలా విశాలంగా అనిపిస్తుంది ప్రపంచంలో అంతకు మించిన ఆనందం ఇంకేమి లేదు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పూలను చెట్లు లేకపోతే బీచ్లో ఒక్క చెట్టు కూడా ఉండదు కాబట్టి మొత్తం గాలి వీయదు కాబట్టి మనకి ఎంతో ఉడకపోస్తుంది సో చెట్లు ఎక్కడ అయితే ఉంటాయో మనకి ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ అంత మంచిగా ఫ్రీగా ఫ్రెష్గా ఉంటుంది అండ్ ప్లస్ మనం కూడా సంతోషంగా ఉంటాం దేని వల్ల ఇబ్బంది పడం దేని వల్ల ఆశ్చర్యపోము అన్నింటికి మంచిగా ఉంటాం అన్నింటికి సరే అనుకుని ఉంటాం మొక్కలు చెట్లు పొలాలు చాలా సంతోషాన్ని ఇస్తుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది విశాలంగా ఉంటుంది ఎండాకాలం చెట్లు లేకుంటే మొత్తం ఇట్లనే ఉంటుంది ఎందుకంటే చెట్టు మనకి నీడని ఇస్తుంది చెట్టు ఎట్లయితే నీడని ఇస్తుందో చెట్టు దేవునితో దైవం అంటారు